చేపల వేటకు వెళ్ళేటప్పుడు నేను ఎలా సిద్దమవుతాను అంటే మేము ఏం చేస్తాము అంటే చేపల వేటకు వెళ్ళే ముందు ఎర్లీ మార్నింగే రెడీ అవుపోయి వెళ్ళిపోతాము అనమాట అంటే మేము ఇప్పుడు మనకి ఎండ ఉండేటప్పుడు మిట్ట మధ్యాహ్నం అలా చేపలు ఎక్కువ పడవు సాయంత్రం పూట కూడా ఆ తక్కువ ఎర్లీ మార్నింగ్ త్రీ టూ ఫోర్ ఫోర్ టూ ఫైవ్

మనం వల వేసే దాన్ని మనం నీట్గా దాన్ని అరెంజ్ చేసుకోవాలి దాన్ని నీట్గా అరేంజ్ చేసుకొని కరెక్ట్గా సముద్రం మధ్యలోకి వెళ్ళిన తరువాత తెల్లవారు జామున టైంలో మేము వేస్తాము వేసిన ఒక పావు గంట నలభై నిమిషాలు ఆ టైంలో మనకి చేపలు అనేవి పడిపోతూ ఉంటాయి మేము దానికి ఎలాంటి ఆచారాలు లేదా పద్దతులు ఏమీ లేవు కాకపోతే ఏంటంటే మనం వెళ్ళే సరిగ్గా మంచి బట్టలు వేసుకోవాలి ఎందుకంటే మనం వెళ్ళే సముద్రంలోకి కాబట్టి ఒకవేళ ఏదన్నా ప్రమాదం జరిగినా కూడా మనకి ఈత కొట్టడానికి ఓకే బాగుంటుంది ఇవి ఇవి బట్టలైతే అని అనుకున్న దాన్నే మనం వేసుకోవాలి కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంటు అని నేననుకుంటున్నాను